నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను అందులో నేను హెడ్ఫోన్స్ అనేది ఆర్డర్ పెట్టడం జరిగింది హెడ్ఫోన్స్ అనేవి నాకు బాగా నచ్చింది నేను అనుకున్నాను తారీఖులోనే డెలివరీ బాయ్ దాన్ని తీసుకురావడం జరిగింది డెలివరీ ఇచ్చారు అలాగే నాకు అనుకున్న ధర కంటే తక్కువ ధరలోనే అది లభించింది నాణ్యమైన వస్తువు లాగా ఉంది దాన్ని చూసి చాలా ఆనందించాను అలాగే దాని సౌండ్ కూడా ఎక్కువ సేపు వస్తుంది బాగుంటుంది ఎక్కువసేపు చెవుల్లో పెట్టుకున్నాను ఎటువంటి నొప్పి కానీ ఏమి లేకుండా సున్నితంగా ఉంది అలాగే వైర్లు కూడా మంచి బలంగా ఉన్నాయి చెవిలో పెట్టుకున్నప్పుడు కూడా ఇబ్బందికరంగా లేకుండా అది కంఫర్టబుల్గానే ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది